నేను ఒకసారి అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే ఒక పుస్తకాన్ని చదివాను అది మన తెలుగు భాషలోనే ఉంది నాకు ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది మన తెలుగు భాషలో ఉండడం అందులో ఒక్కొక్క పేజీని నేను చదువుతుంటే నాకు ఎంతో ఆసక్తి పెరిగింది మన అమ్మ గురించి మన అమ్మ చేసే పనుల గురించి ఆమె మన పైన చూపించే ప్రేమ గురించి అందులో ఎంతో స్వచ్ఛంగా ఉంది ఆ పుస్తకం చదువుతుంటే నాకంట్లో నీళ్ళు ఆగలేదు ఎందుకంటే అమ్మ అనేది అందరికీ చాలా ఇష్టం అమ్మ లేకపోతే మనం లేము అమ్మ ఉంటేనే మన మనకు అందం ఆకర్నీయం మనకి విలువ అందుకోసం నేను ఆ పుస్తకాన్ని చదివాను ఆ పుస్తకం నాకు ఎంతో చాలా నచ్చింది దానిలో అనుభవం నేను చెప్పలేనంత అందులో ఉన్న ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవం ఇచ్చింది నాకు మన జీవితంలో అమ్మ అనేది ఒక ముఖ్యమైన పేజీ అమ్మ లేకపోతే మనం లేము మన తరం లేదు అమ్మ అనేది ఒక భూమాతతో సమానం తనకి ఉండే ఓపిక శక్తి అనేది ఇంకెవ్వరికీ ఉండలేదు అందుకే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాకు దేవతతో సమానం